నమస్తే సార్ ట్రావెల్స్ ఏజెన్సీయే కదా నమస్తే సార్ నా పేరు నక్కా రమేష్ సార్ నేను మీ యొక్క ట్రావెల్ ఏజెన్సీకి ఎందుకు వచ్చాను అంటే నాకు ఒక కార్ కావాలి సార్ కారు ఎందుకంటే నా నేను నా స్నేహితులు అలాగే నా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఒక పర్యాటక స్థలం అనగా ఇక్కడ నుండి అరకు వెళ్ళాలని ఎంతో ఆశ పడుతున్నాం అంతేకాదు దానికోసం సిద్ధపడుతున్నాం కూడా అందుకోసం మీ ట్రావెల్ ఏజెన్సీని మేము ఎంచుకున్నాం మీ ట్రావెల్ ఏజెన్సీ చాలా మంచిదని తెలుసు అంతే కాకుండా మీ ట్రావెల్ ఏజెన్సీలో ఉన్నటువంటి కార్లు చాలా శుభ్రంగా ఉంటాయని కూడా విన్నాము అందువల్ల చాలా దూరం నుంచి వెతుక్కుంటూ మీ ట్రావెల్ ఏజెన్సీకైతే వచ్చాము మీరు ట్రావెల్ ఏజెన్సీలో ఏ ఏ కార్లు ఉంటాయో మీరు మాకు తెలియజేయగలరని ఆశిస్తున్నాము అంతేకాకుండా మాకు చాలా పెద్ద కారు కావాలి అది ఏంటంటే టవేరా లాంటిది కానీ జీప్ లాంటిది కానీ లేకపోతే ఇంకా దానికన్నా పెద్దది ఏదైనా ఉంటే అది మాకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నాము ఎందుకంటే మేము మా స్నేహితులు మా కుటుంబ సభ్యులు కలిసి చాలామంది అంటే దాదాపుగా ఒక ముప్పై మంది వరకు ఉంటాము అందువల్ల ఆ ముప్పై మందికి సరిపడగా మీ దగ్గర ఏమైనా వాహనం ఉందేమో కనుక్కుందామని వచ్చాము ఎందుకంటే మాకు వాహనం చాలా తొందరగా కావాలి ఎందుకంటే మేమందరము సిద్ధపడి మా యొక్క బట్టలు ఏంటి వస్తువులు ఏంటి అన్నింటినీ సిద్ధం చేసుకుని ఉన్నాము ఈ వారంలోనే మా యొక్క ప్రయాణం ఉంది కాబట్టి మీరు వాటికోసం మాకు ఒక వాహనాన్ని సిద్ధపరిచినట్లయితే మేము ఇక్కడ నుండి అరకు వెళ్తాము అరకు వెళ్ళి అక్కడ పర్యటక ప్రాంతాలు అన్నింటిని చూసి అక్కడే రెండు రోజుల వరకు బస చేస్తాము అక్కడ నుండి బయలుదేరి విశాఖపట్నం వస్తాము అక్కడ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాసగిరి అదేవిధంగా విశాఖపట్నంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క సముద్రము తీరా ప్రాంతాలను చూసి ఆ యొక్క సముద్రంలో కొంతసేపు జలకాలాడి స్నానాలు కట్టా చేసి అక్కడ నుంచి ఆ మలసు మరుసటి రోజున మేము బయలుదేరి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక జూ పార్క్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జంతువులు పక్షులు రకరకాల పాములు కోతులు వీటన్నింటిని వీక్షించి మా కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ భోజనములు చేసి తిరిగి ప్రయాణమై రావడానికి మీ దగ్గర ఉన్నటువంటి వాహనం ఒకటి కావాలి మీరు ఎంతలో ఇస్తారో తగ్గింపు ధర మాకు కావాలి చూసి మంచి వాహనం మాకు అందచేయాలని మిమ్మల్ని కోరుతున్నాము